హలో నేనండి బెడ్ నెంబర్ అరవై ఏడు బాగుందండి అసలు నా రిపోర్ట్స్ ఏమొచ్చాయండి ఏంటి నా హెల్త్ ప్రాబ్లం ఏంటి అమ్మో క్యాన్సర్ అంటే నేను బతుకుతానా మరి అవునాా ఎన్ని రోజులు ఉండాలండి హాస్పిటల్లో మరి

అంటే ఏం క్యాన్ అంటే బాడీ క్యాన్సర్ వచ్చిందా బ్లడ్ క్యాన్సరా అండి అవునా బ్లడ్డా మరి ఎలా అండి దానికి ఏమేం ట్రీట్మెంట్స్ ఇస్తారు ఆమ్మో కరెంట్ షాకా నాకేమైనా అవుతుందా అండి మరి నాకు పిల్లలున్నారు ఇద్దరు అవునా ఏ స్టేజ్ క్యాన్సర్ ఉందండి మరి సెకండ్ స్టేజా థర్డ్ స్టేజా ఏ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ ఉందండి ఫస్ట్ స్టేజా సెకండ్ స్టేజా థర్డ్ స్టేజా

సరే అండి ఇంకా ఏమైనా కీమోథెరఫీ అట్లాంటివి ఏమైనా చేస్తారా అవును ఆ ఆ మరి మరి ఎప్పుడైనా ఏమేం ఫుడ్స్ తినాలో చెప్తారా ఆ ఆ సరే అండి అంటే ఇప్పుడు నేనైతే నా హెల్త్ అయితే బాగానే ఉంటుంది మాములు మనిషిలా మళ్ళీ మళ్ళీ తర్వాత ఏమైనా రావాల్సి వస్తుందా సరే అండి థ్యాంక్యూ అండి మీ వల్లనే నేను ఇలా ఉన్నా కొంచమైనా